నేను చదివిన చివరి పుస్తకం నన్ను చాలా ప్రభావితం చేసిన పుస్తకం రిచ్ డ్యాడ్ పూర్ డ్యాడ్ దాన్ని రచించిన ఆయన రాబర్ట్ కియోసకి తను అమెరికాలో చాలా పెద్ద వ్యాపారవేత్త తనకు చాలా బిజినెస్లు ఉన్నాయి తనకు చాలా పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ ఫర్మ్లు ఉన్నాయి తను చాలా పెద్ద మనిషి తన తన ఆస్తి కొన్ని వేల కోట్లలో ఉంటుంది ఆయన రాసిన పుస్తకం రిచ్ డ్యాడ్ పూర్ డ్యాడ్ అందులో మనం మన జీవితాన్ని ఎలా గడపాలి మన ఆర్థిక మనం ఆర్థికంగా ఎలా ఎదగాలి మన ఆర్థికంగా ఆలోచన ఎలా ఎలగాలి ఎదగాలి అనే దాని గురించి ఆయన చానా బాగా చెప్పారు మనం వృ మనం పుట్టడం మన చేతిలో లేదు కానీ మనం ఎలా చస్తాం అనేది మన చేతిలో ఉంది నేను డబ్బులు లేకుండా పుట్టడం నా తప్పు కాదు నేను డబ్బులు లేకుండా చనిపోవడం అది నా తప్పు దీని గురించి మనం ఎలా ఆ స్థాయికి ఎదగాలని గురించి ఆయన ఎలా ఆ స్థాయికి ఎదిగారు అనే గురించి ఆయన అనుభవాల గురించి ఆయన చేదు అనుభవాల గురించి ఆయన విషాదాల గురించి ఆయన ఆ పుస్తకంలో చాలా బాగా తెలియచేసారు అది చదవడం వల్ల నాకు కొంచెం ఆర్థికంగా ఎలా ఎదగాలనే అవగాహన కొద్దిగా కలిగింది ఆయన ఎంతో కృతజ్ఞుడుగా ఉన్న ఆయన రాసిన పుస్తకం నేను ఇతరులు కూడా చదవాలని ఆశిస్తున్నాను